ఆ అవును స్టేషనరీ చెప్పండి

సైన్టిఫిక్ క్యాల్కులేటర్ ఆ ఉందండి ఆ ఒకటి ట్వల్వ్ హండ్రెడ్ బల్క్ అంటే మీకు ఎన్ని కావాలండి సిక్స్టీ మేము అయితే ప్రైస్ ఏమి తగ్గించం అండి కాని మీరు ఇప్పుడు బల్క్ లో తీసుకుంటు ఉంటారు కాబట్టి మా సార్ని అడిగి చెప్తాను ఒకసారి

మాములుగా అంటే టెన్ ట్వంటీ రూపీస్ ఏమైన తగ్గిస్తాం కానీ అంతకంటే ఎక్కువ అంటే తగ్గించం అండి బల్క్లో అయిన సరే ఒక దానికి ట్వంటీ రూపీస్ తగ్గిస్తాం అండి బ్లాక్ షీటర్కి ఆర్డర్ బ్రౌన్ షీట్స్ కూడా ఉన్నాయండి బ్రౌన్ షీట్స్ ఎన్ని కావాలి సిక్స్టీ సెవెంటీ కావాలా అది ఒకటి టెన్ రూపీస్ అది ఒకటి అట్లా ఇది దీంట్లో ఏమి తగ్గదు అండి క్యాల్కులేటర్ అంటే తగ్గుతుంది ఏమో దీంట్లో ఏమి తగ్గదు ఇది అవునా తగ్గదు అండి బ్రౌన్ షిట్లా మీకు అంటే క్యాల్కులేటర్లో అంటే తగ్గుతుంది అండి ఇందులో ఇందులో ఏమి తగ్గదు అండి మాకే టెన్ రూపీస్ వస్తుంది మీకు ఏమి తగ్గదు ఇందులో ఎయిట్ రూపీస్ మా సార్ని అడిగి చెప్తాను సార్ మీకు నేను కార్టూన్ స్టిక్కర్ ఒకటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వాటిలో ట్వంటీ ఫైవ్ స్టిక్కర్స్ వస్తాయి అవి కూడా ఒక సెవెంటీ దాకా కావాలా ఓకే మీకు ఒక స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇంకా తగ్గదు అండి ఇక ఇంకా అంటే తగ్గదు మీకు ఆల్రెడీ బ్రౌన్ షీట్లో బ్రౌన్ షీట్లో ఏమి తగ్గదు అండి బ్రౌన్ షీట్ మాకు అంతకు వస్తుంది కాబట్టి మేము మీకు అంతకు అమ్ముతున్నాం ఓకే బ్రౌన్ షీట్ వచ్చి నైన్ రూపీస్ క్యాల్కుకులేటర్ వచ్చి లెవెన్ ఎయిటీ రూపీస్ స్టిక్కర్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైనల్ ఇక ఇంత కంటే తక్కువ రాదు మేడమ్ మీకు ఇక ఓకే